స్కూల్లో నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి పెయింటింగ్ చాలా బాగా నేర్చుకున్నాం అది ఎలాగా అంటే పెయింటింగ్ వేయడం ద్వారా మనం ఎన్నో రకాల ఆకారాలు గల వస్తువులను తయారు చేయగలం ఎందుకు అని అంటే పెయింటింగ్ వేయడం ఒక కళ పెయింటింగ్ వేయడం ఒక ఆర్ట్ పెయింటింగ్ ద్వారా వివిధ కళా చిత్రాలను మనం నేర్చుకోవచ్చు ఆ కళా చిత్రాలను మనం స్కూల్ బోర్డ్కి అంటించడం ద్వారా వివిధ కళల నైపుణ్యాలను మనం తెలుసుకొని వాటి గురించి మనం తెలుసుకోవచ్చు కాబట్టి స్కూల్లో పెయింటింగ్ నేర్చుకున్నపుడు మాకు ఎంతో సంతోషంగా ఉండేది కాబట్టి పెయింటింగ్ నేర్చుకోవడం ద్వారా మనకు చాలా నైపుణ్యం అనేది కలుగుతుంది ఈ నైపుణ్యం ద్వారా మన కలలను సాకారం చేసుకోవచ్చు కాబట్టి కలలను సాకారం చేసుకోవాలి అనినంటే స్కూల్ చదివే రోజుల్లోనే పెయింటింగ్తో మన మాస్టారు మనకు చాలా శ్రద్దగా చెప్పేవాళ్ళు అలా నేర్చుకుంటాం కాబట్టి మన కళని నైపుణ్యాన్ని మనం తీర్చి దిద్దుకోవచ్చు కళలు నిరూపించుకోవడం అంటే ఒక పెద్ద గిఫ్టే గెల్చుకున్నట్టుగా ఉంటుంది మన పెద్ద వాళ్ళ ముందు కాబట్టి స్కూల్లో పెయింటింగ్ నేర్చుకోవడం అని అంటే చాలా ఈజీనే నేర్చుకోవడం ద్వారా పది మందికి మన వంతు మనలోని కళను బయట పెట్టవచ్చు